నాకు ఫోటోల ద్వారా భారతదేశాన్ని ప్రదర్శించే అవకాశం నాకు లభిస్తే భారతదేశంలో నేను ఫోటోలు తీస్తాను అది ఏమేమిప్లేస్ అంటే వారణాసి నేను ఫోటోలు తీస్తాను అక్కడ మంచి ప్లేస్ బాగా వస్తాయి ఫోటోలు ఇంకా ద స్పిరిచువల్ హార్ట్ ఆఫ్ ఇండియా వారణాసి సో తర్వాత జైపూర్లో ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ కూడా బాగా వస్తాయి ఫోటోస్ ద పింక్ సిటీ ఆఫ్ రాజస్తాన్ ఇంకా వచ్చి కేరళలో కూడా హోటల్ ఉంటుంది డిలైట్ అని అక్కడ కూడా వస్తాయి ఆగ్రా ఒకటి అక్కడ కూడా తీయవచ్చు తాజ్ మహల్ ఒకటి ఇంకా చాలా ఉంటాయి హైదరాబాద్ ఒకటి హైదరాబాద్లో చార్మినార్ ఇంకా గోల్కొండ చాలా ఉంటాయి ఇంకా అయిపోయినాక మన ఏపీలో కూడా ఇంకా ఉంటాయి కొండపల్లి ఫోర్ట్ కూడా ఉంటుంది అక్కడ శ్రీకాకుళం టెంపుల్ ఒకటి శ్రీ కాళహస్తి టెంపుల్ ఒకటి ఇంకా చాలా ఉంటాయి బీచ్ ఒకటి అక్కడ ఫోటోలు తీస్తే బాగా ఉంటాయి తర్వాత మంచి క్వాలిటీ ఫొటోస్ కూడా ఉంటాయి ఇవ్వన్నీ కాకుండా వారణాసిలో మంచి ఫోటోలు వస్తాయి కరెక్ట్గా తీస్తే మనం కూడా అంతేకానీ ఫోటోగ్రఫీ తీసినప్పుడు పోటీలు ఇవి అన్నీ ఉంటాయి పోటీలు గట్ట మనం తీయాలి అంటే ఒక మంచి ప్లేస్ కావాలి ఆ మంచి ప్లేస్లో తీయాలి అప్పుడు మనం పోటీలు గట్ట విన్ అవుతాం ఫోటోలు ఒక విలేజ్ టూర్లో కూడా బాగుంటాయి ఫొటోస్ ఇంకా వచ్చి గోదావరి జిల్లాలో గట్ట గోదావరి బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ బ్రిడ్జ్ కాడ కూడా బాగుంటాయి ఫోటోస్ తీయవచ్చు ఇవన్నీ ఇ ఇంకా ఒక బీచ్లో కానీ బీచ్లో అయితే ఇంకా బాగుంటాయి ఫొటోస్ ఇంకా అరకు ఒకటి అరకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో గట్ట వెళ్తాం కదా అక్కడ గ్రూప్గా తీసుకునే ఫోటోలు ఇంకా ఇంకా చాలా ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే అరకు ఒకటి ఏపీలో మంచి చల్లటి ప్లేస్ ఉంటుంది అవి ఏంటో చెప్తాను ఇప్పుడు అరకు ఒకటి అరకు ఒకటి కాకినాడలో వచ్చి బీచ్ ఒకటి బీచ్ చాలా దగ్గర ఉంటుంది కాకినాడలో ఎక్కువ బీచ్ ఫేమస్ కాబట్టి బీచ్ తర్వాత వచ్చి ఇంకా గోదావరి ఒకటి గోదావరి అయిపోయాక ఫారెస్ట్లు ఉంటాయి ఎక్కువ ఏపీలో అవి కూడా అక్కడ కూడా బాగుంటాయి ఇం ఎక్కువ ఏపీలో మ్యాక్సిమమ్ బీచ్లు కాబట్టి అక్కడ ఎక్కువ గడిపచ్చు ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే ఫోటోలు ఎక్కువ ఎక్కడ ఎక్కడ బాగుంటాయి అంటే మనం తీస్తే విధానం బాగుండాలి ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ అయిపోయినాక మంచి ఫోటోలు తీస్తే పాపులర్ ఫోటీలో విన్ కూడా అవుతాం ఇ నెక్స్ట్ అయిపోయిన తరువాత అన్నీ అయిపోయిన తర్వాత ఫోటోల ద్వారా మనం మనీ కూడా సంపాదించవచ్చు మనీ వస్తాయి శాలరీ కూడా ఉంటుంది అయిపోయినాక నెక్స్ట్ వచ్చి ఫోటోలు ఒక మంచి క్వాలిటీ తీయాలి మంచి ప్లేస్లో కూడా తీయాలి ఉంటాను అండి సరే థ్యాంక్స్